హలో బాబు నమస్తే పెయింటరేనా పెయింటర్ అయితే మనది సీసీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది కాకా అయితే దానికి లప్పంగిప్ మందు కొట్టించి ఇప్పుడు మన ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవి అవి వేయిద్దాం అని అనుకుంటాన్నా ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఐటెమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లా వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ అదొకటి ఎల్ఈ ఎల్ఈడీ టీవీ బాగా ఉన్నాయి బాపు అవి వేసేటప్పుడు ఇవన్నీ ఎట్లా ఇప్పుడు అంటే ఎట్లా ఎట్లా దాయాలి ఏమన్నా తీసి పెట్టుడేనా లేకపోతే క్లాత్ ఏదన్నా కట్టేస్తే కవర్ అయిపోతుందా ఎట్లా

అంటే అవి నార్మల్ బ్రష్ పట్టి ఏసుడా లేకపోతే ఇట్లా రోలరు లాంటిది ఉంటుందిగా బాపు దానితోని ఇట్లిట్లా అనుడా

అవును అవును బాపు

ఓకే ఓకే మరి అప్ అప్ ఇట్లా పైనుండి వేసినప్పుడు ఎట్లా టాప్కి వేసినప్పుడు ఇట్లా కిందకి ఆడుతుంది కదా మరి అప్పుడెట్లా

సరే బాపు ఇప్పుడు ఇది ఇది ఓకే ఐటమ్స్ వరకు ఓకే ఇప్పుడు టాప్కి వేసినప్పుడు ఎంత లేదన్నా రెండు మూడు డ్రాప్స్ అన్నా ఇట్లా కింద అడతా ఉంటుంది కదా మరి కింద గచ్చు ఎట్లనే అది కూడా ఇప్పుడు పాలరాతి అంత మంచిగా ఏం ఉండదు గదా మరి అది ఎట్లా బాపు ఎక్కడ కిం కింద వాటర్ ఎక్కడా టాప్కి కొట్టాలనా

అవు అవు అవు అవు అవు అదే అదే బాపు ఇంట్లో ఎక్స్పెన్సివ్ ఐటెమ్స్ ఉన్నాయి నాకంతా మాకు వర్క్ దగ్గరకచ్చింది అదే బాపు కొంచెం అవైలబుల్గా ఎవరైనా ఉండి చూసుకుంటే నాకు కూడా కొంచెం భరోసాగా ఉంటుంది ఏ అది సరేనా సరే బాపు సరే బరాబర్ బరాబర్ బాపు ఓకే త్యాంక్స్ బాపు ఓకే బాపు